నేను అరకు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ అడవి అందాలను సన్సెట్ను ఆస్వాదించాలి చాలా చక్కగా ఉంటుంది ఇంకా అక్కడ సన్సెట్ కూడా చాలా అందంగా ఉంటుంది అందరం కలిసి చక్కగా తిరగచ్చు మన స్నేహితు స్నేహితులతో స్నేహితుడితో కాని ఫ్యామిలీతో కాని మనం చక్కగా తిరగచ్చు ఇంకా మనం వైజాగ్లో కూడా చాలా అందాలు ఉంటాయి సముద్రపు ఒడ్డున కూర్చోవచ్చు చక్కగా సాయంకాలం కూర్చోవచ్చు స్నేహితులతో కలిసి వెళ్తే ఇంకా ఆనందంగా ఉంటుంది ఇంకా గోవా కూడా చాలా అందమైన ప్రదేశం అక్కడ మందు చాలా చౌకగా దొరుకుతుంది అందరూ అక్కడికే వీకెండ్స్ వస్తే న్యూ ఇయర్కి అక్కడనే చాలామంది వెళ్తూ ఉంటారు మేం కూడా కలిసి ఒకసారి వెళ్ళాలి చాలామంది అక్కడి నుంచి వెకేషన్ కోసం అని అక్కడ ఇక్కడ అని వస్తూ ఉంటారు అందరం కలిసి వెళ్తే చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా కన్యాకుమారి కూడా అందమైన ప్రదేశం అక్కడ సముద్రం ఉంటుంది అలల తాకిడిని మనం ఆస్వ ఆస్వాదించచ్చు చక్కగా కూర్చుని సాయంత్రం వేళ అన్ని తిని చూసుకుంటా కూర్చోవచ్చు ఎక్కడికి వెళ్ళినా మనం చాలా ప్రదేశాలను తిరగవచ్చు మన భారతదేశంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి తిరగడానికి ఎక్కడికి వెళ్ళినా చాలా సముద్రాలు అడవిలు అడవి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇంకా మన ప్రదేశం మనం ఎక్కడకెళ్ళిన చక్కగా ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఏ ప్రదేశానికి వెళ్ళిన చాలా వెళ్ళాలంటే వైజాగ్ చాలా మంచి ప్రదేశం అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు సాయంత్రం వేళ సముద్రపు ఒడ్డున మంచి చక్కగ కూర్చుని సూర్యోదయం సూర్యుడు అస్తమించేటప్పుడు కూర్చుంటే ఇంకా అందంగా ఉంటుంది చక్కగా అందరం ఫ్రెండ్స్తో కలిసి కూర్చుంటే మంచిగా అక్కడ ఇక్కడ తిరుగుకుంటా కూర్చోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళిన చాలా ప్రదేశాలు చాలా అడవి ప్రాంతాలు కూడా ఉంటాయి నా స్నేహితులతో కలిసి వెళ్తే ఇంకా అందంగా ఉంటుంది అడవి అనేది గోవా అనేది చాలా పెద్ద ప్రదేశం అక్కడ చాలా మంది వస్తారు వేరే వేరే చోట్ల నుంచి వేరే వేరే ప్రాంతం ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కూర్చొని చక్కగా సాయంత్రం వెళ్ళాక వారం పాటు నెలపాటు కూడా ఉండి వెళ్ళవచ్చు చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు అక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్నో బీచ్లు ఉన్నాయి ఎన్నో పబ్స్ ఉన్నాయి ఎన్నో బెల్ట్ షాపులు ఉన్నాయి అక్కడ కూర్చుని చాలా అక్కడ మందు కూడా చాలా చౌకగా దొరుకుతుంది ఎంతోమంది దాని కోసం అనే వస్తూ ఉంటారు ఒక వెకేషన్ కోసం చాలామంది వస్తూ ఉంటారు చక్కని బర్త్డేస్ పార్టీస్ ఎన్నో జరుపుకుంటారు గోవా అనేది ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం కానీ ఎందరో మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఇంకా అనంతగిరి హిల్స్ అనంతగిరి హిల్స్ ఇది ఒకటి కొండలు

ఇక్కడ మొత్తం అడవి ఉంటుంది జంతువులు ఉంటాయి మనం జాగ్రత్తగా ప్రయాణిస్తూ ఉండాలి చుట్టుపక్కల చూస్తూ కొండలు జారుతూ ఉంటాయి రాళ్ళు పడుతుంటాయి చక్కగా ఎక్కాలి గోవా అనేది పెద్ద రాష్ట్రం ఏమి కాదు చిన్న రాష్ట్రమే అక్కడ చాలామంది వస్తుంటారు పోతూ ఉంటారు నాకు కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది కాని మంచిగా ఉంటుంది మంచిగా చక్కగా ఆనందం పొందవచ్చు ఒక మెమరీస్లాగా గుర్తుగా ఉంటుంది మనం ఎప్పుడైనా కలిసి వెళ్ళాలి గోవా అనేది ఒక చిన్న రాష్ట్రం మంచిగా వెళ్ళవచ్చు కలిసి స్నేహితులతో కలిసి కాని స్నేహితులతో కలిసి గోవా వెళ్తే చాలా చక్కగా ఉంటుంది ఆనందంగా ఎంజాయ్ ఎంజాయ్ చేయవచ్చు అందరం కలిసే వెళ్ళాలి ఎప్పుడైనా కలిసి వెళ్తేనే సంతోషం ఆనందం పొందవచ్చు